హలో నా పేరు చిట్టిబాబు అండి నేను ఆన్లైన్లో మీ రెస్టారెంట్ నుండి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను కానీ నాకు తప్పు ఆర్డర్ అందింది మటన్ బిర్యానీకి బదులుగా ఫ్రైడ్ రైస్ అందింది బహుశా ఏదైనా పొరపాటున జరిగింది అనుకుంటా చూసుకోగా చూసుకోవాలి కదండి దీనివల్ల మా సమయం వృధా అవుతుంది కదా ఇప్పుడు నాకు సరైన ఆర్డర్ అందించండి లేదా నా నగదు అయినా తిరిగి ఇవ్వండి